ఈ రోజుల్లో యువత ముఖ్యంగా ఆ సినిమాల్లో ఉన్నవాళ్ళని ఐ మీన్ అదే కళాకారులని రచయితలని ఈ రాయకీయాల్లో ఉన్నవాళ్ళని వాళ్ళని చూసే చూసి నేర్చుకుంటున్నారు వాళ్ళు ఈ వాళ్ళు ఉన్న స్టైలు ఆ అలా ఉండాలి మనం కూడా అలా చేయాలి అని ఉంటారు యువత కానీ చిన్న పిల్లలు కానీ వాళ్ళందరు వాళ్ళు చూసే ఇన్స్పైర్ అవుతారు ఈ రోజుల్లో అప్పుడు వాళ్ళే సరిగ్గా లేకపోతే వాళ్ళే మర్యాద మర్యాద పాటించకపోతే ఈరోజూ సమాజం కూడా అలానే దారితప్పే ప్రసక్తి ఐ మీన్ ఇదిలో ఉంటుంది అన్నమాట అందుకే వాళ్ళని చూసి నేర్చుకుంటున్నారు కాబట్టి వాళ్ళు మర్యాదగా ఎవరితో ఎలా ఉండాలి ఎంత మర్యాదగా ఉండాలో అంత మర్యాదగా ఉంటే వాళ్ళని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు అంతే ఇదిగా ఉంటారు ఈ రోజుల్లో రాజకీయవేత్తలు సినిమాలో సినిమాల్లో ఉన్నవాళ్ళు రాజకీయవేత్త రాజకీయాల్లోకి వస్తున్నారు మనకు తెలుసు కదా మన రాష్ట్ర ముఖ్యమంత్రి ఉపముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఆయన సినిమాల్లో ఉన్నాడు ఇప్పుడు రాజకీయాల్లో వచ్చాడు ఆయన సినిమాల్లో ఉన్నప్పుడు ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయినవాళ్ళు ఉన్నారు ఇంకా మళ్ళీ రాజకీయాలకు వచ్చాక ఇప్పుడు ఆయన్ని చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కూడా ఉన్నారు అలానే అలా వాళ్ళు మర్యాదగా ఉంటే చూసి ఇన్స్పైర్ అయ్యేవాళ్ళు కూడా వాళ్ళని చూసి ఆ మనం కూడా ఇలా ఉండాలి అని మనకి అనిపిస్తుంది అన్నమాట